యోగా అభ్యసించిన తర్వాత నా మనసుకు నా శరీరిక ఆరోగ్యత మానసిక గట్టికి ఎంతో అభివృద్ధి చెందినట్టుగా నాకు తెలిసింది యోగా మనిషి యొక్క అన్నీ శరీర భాగాలను తుఏ ను ప్రశాంతతంగా రిలాక్స్గా ఆరోగ్యంగా మార్చడానికి ఎంతో తోడపడుతుంది ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కానీ నేను యోగా ఐదు నిమిషాలు చేసినా అది నాకు ఎంతో మేలు చేసినట్టుగా ఎంతో రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది పరీక్షకు ముందు కూడా నేను ఒక ఐదు నిమిషాలు యోగా ప్రగా చేసిన అది నాకు ఎంతో ఉపయోగం కలిగిస్తుంది అలాగే ఎంతో మేలు కూడా చేసింది యోగా చేసిన వల్ల నేను ఎంతో సంతోషంగా మెరుగుతూ ఆలోచనలను పెంచుకుంటూ ఉపయోగించుకుంటూ వెళుతూ ఉన్నాను ఈ మెడిటేషన్ వల్ల నాకు శారీరిక ఆ సమస్యలు ఎన్నో తగ్గాయి ఉంది ఆనందంగా మెరుగ్గా ఎంతో సునాయాసంగా ఉండటం మొదలయింది శారీరిక సమస్యలు తలనొప్పి వ్యక్తం నీరసం రేజీజీతతం ఇలాంటి ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాను నను నా ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో మార్గంలో యోగా నాకు ప్రధానంగా పనిచేసింది ఎంతో ఉపయోగపడింది అలాగే నాకే నాకు ముందుకి ఎలా వెళ్ళాలో ఆలోచన స్థితిని కూడా పెంచడంలో చాలా సహాయం చేసింది ది వాటి వల్ల ఎంతో సంసారతరంగా ముందుకు వెళ్ళాను యోగా నా ఒక్క వల్ల నాకు చాలా ఉపయోగాలు జరిగాయి మెడిటేషన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాటిగా నేను తెలుసుకున్నాను అలాగే వాటి ద్వారా ప్రత్యేకంగా అవగాహన కూడా పొందాను ఉపయోగాలతో పాటుగా నేను స్వయంగా వాటి వల్ల జరిగే ఏ లాభాలను ను ల పొందాను